నాకు మరికొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా కావాలి ఆర్డర్ చేసిన వాటి కన్నా ఒకటి రెండు ఎక్కువ ఆహార పదార్థాలు కావాలి ఎందుకంటే ఇంకా నాతో పాటు ఉన్నారు రూమ్లో అందుకు నాకు ఒక మూడు చపాతీ మూడు నాన్లు అలా కావాలి ఎందుకంటే ఇంకా వాళ్ళు కొద్దిగా తినే వాళ్ళందుకు ఉన్నారు కాబట్టి నా ఆర్డర్ యొక్క పరిమాణాన్ని పెంచగలరని కోరుకుంటున్నాము